నేనేనండి ఓకే అది మన షాప్కి కొత్త డిజైన్ల కలెక్షన్ తీసుకురావాలననుకుంటున్నాను ఈ రోజుల్లో కస్టమర్స్కి యూనిక్ డిజైన్లు నచ్చుతున్నాయి నా అభిప్రాయం ప్రకారం నా అభిప్రాయం ప్రకారం ఈ క్రింద డిజైన్లు బాగా పబ్లిసిటీ చేస్తాయ్ మిన్వలిస్ట్ డిజైన్లు ఇప్పుడు చాలా మంది సింపులైన డిజైన్లే ఇష్టపడుతున్నారు కలర్ఫుల్ స్టోన్స్ రంగు రంగుల రాళ్ళతో ఉన్నా నెక్లెస్లు బ్రేస్లైట్లు కస్టమర్స్ని ఆకర్శిస్తాయి కుతుగులు కుతుగులు ఎప్పటికీ ట్రెండింగ్గా ఉంటాయి కొత్త డిజైన్లతో కుతుగులను తయారు చెయవచ్చు పెండెంట్లు వివిధ రకాల పెండెంట్లు కస్టమర్స్కి ఎంపిక చేస్కొనే అవకాశం ఇస్తాయి అవును కస్టమైజ్ చాలా ముఖ్యం ప్రతీ వ్యక్తికి తనదైన స్టైల్ ఉంటుంది వారి స్టైల్కి తగ్గట్టు జ్యూవెలరీను తయారు చేస్తే వారు మన షాప్కి మళ్ళీ వస్తారు మనం ఈ కింది పద్ధతుల ద్వారా ప్రమోట్ చెయ్యవచ్చు లైక్ సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి సోషల్మీడియా ప్లాట్ఫామ్స్లలో కొత్త డిజైన్ల ఫోటోలు పోస్ట్ చెయ్యవచ్చు వెబ్సైట్ మన వెబ్సైట్లలో కొత్త కలెక్షన్ని ప్రదర్శించవచ్చు ఈమెయిల్ మార్కెటింగ్ మన కస్టమర్స్కి ఈమెయిల్ను పంపి కొత్త కలెక్షన్ గురించి తెలియజెయ్యవచ్చు ప్రింట్ మీడియా స్థానిక పత్రికలు మరియు మ్యాగ్జైన్లలో యాడ్లు ఇవ్వవచ్చు ఖచ్చితంగా నేను ఈ కొత్త కలెక్షన్ని ప్రమోట్ చెయ్యడానికి నా శక్తినంతా ఉపయోగిస్తాను

ఓకే అవునవును ఓకే ఓకే ఓకే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ